నమస్తే మేడం అదే నేను ఇంటర్ చదువుకున్నాను మేడం నేను ఇంటర్ పూర్తి అయిందండి పై చదువులకోసం మీ దగ్గర సలహాలు సూచనలు కనుక్కోడానికి వచ్చాను మేడం నేను సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ చదువుదామని అనుకుంటున్నానండి దాని గురించి మీరు కొంచెం సలహాలు సూచనలు చెప్పండి మేడం ఏంటి మేడం ఎయిటీ టూ మేడం ఆ అవును మేడం ఎంపిసి మేడం సైన్స్ టెక్నాలజీ మేడం ఇంజనీరింగ్ సైన్స్ టెక్నాలజీ తీస్కుందాము అనుకుంటున్నాను మేడం ఆ అవును మేడం ఓకే మేడం ఓకే మేడం

ఓకే మేడం దాని గురించి కొంచెం వివరించి చెప్తారా మేడం ఏ యే ఏ యే రంగాలలో ఎలా ఉంటుందో అని చెప్తారా మేడం ఎంతెంత ఫీజ్ అవుతుంది ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం

ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం

ఓకే మేడం ఓకే మేడం అదే మేడం దానికి ఎంత అవుతుంది మేడం కొంచెం మాది లేని పరిస్థితి మేడం కొంచెం ఫీజు ఎంత అవుతుందో ఏంటో కొంచెం చెప్తే మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను మేడం ఓకే మేడం ఓ ఓకే మేడం ఓ ఓకే మేడం ఏమైనా అవసరం వస్తే మీ దగ్గరకి వస్తాను మేడం ఏమైనా అవసరం వస్తే మీ దగ్గర సలహాలు సూచనలు తీసుకోటానికి మీ దగ్గరకి వస్తాను మేడం కొంచెం హెల్ప్ చెయ్యండి మేడం నాకు ఈ విషయంలో ఓకే ఓకే మేడం ఉంటాను మేడం ఓకే మేడం ధన్యవాదాలు